హలో ఎవ్వరు అవును మీరు ఎవ్వరు చెప్పండి మేడమ్ కొద్దిగా బాగాలేదు అని చెప్పింది మేడమ్ ఓకే పొద్దున్నే టిఫిన్ చేసి ట్యాబ్లేట్ వేసుకున్నది మేడమ్ మీరు ప్యారాసిట్మాల్ ట్యాబ్లేట్ ఒకటి వేయండి నేను ఇంకో పది నిమిషాల్లో అక్కడ ఉంటా మేడమ్ అవును మేడమ్ హాస్పిటల్ తీసుకువెళ్తాం లేదు లేదు కొంచెం ఇప్పుడు స్టామినా కోసం కావాలి మేడమ్ వేయండి మేడమ్ నేను ఇంకో పదిహేను నిమిషాల్లలో అక్కడ ఉంటా మేడమ్ సరే మేడమ్ కొద్దిగా మంచి నీళ్ళు ఎక్కువ తాగిపియండి మేడమ్ ఆ అబ్బాయికి మేడమ్ అట్లనే మీ బళ్ళో పలానా నర్సు గానీ డాక్టర్ కాని ఉన్నారా ప్యారాసిట్మాల్ ఉంటే వేయండి మేడమ్ లేకపోతే నేను ఇప్పుడు ఇంకో పదిహేను నిమిషాలలో వచ్చి తీసుకెళ్తా మేడమ్ సరే మేడమ్ వచ్చాక ఫోన్ చేస్తా అప్పుడు మళ్ళీ లిఫ్టివ్వండి